నేను సెకండ్ ప్రోడక్ట్ టీ షర్ట్ని బుక్ చేశాను అది ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేశాను ఇది ఏంటి అంటే దీంట్లో పాసిటివ్ ఏంటి అంటే క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ దాని యొక్క ప్రైస్ కూడా బాగుంది దీంట్లో నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే డెలివరీ ప్రైసెస్ ఎక్కువ తీసుకుని డెలివరీ కూడా స్లోగా లెట్గా ఇచ్చారు ఇందులో ఏంటి అంటే నెక్స్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ బాగా చేసింది క్వాలిటీ బాగున్నా దీంట్లో నాకు డ్యామేజ్ వచ్చింది సో ఈ టీ షర్ట్లో ఏంటి అంటే ప్రింట్ కూడా ఏమంత బాలేదు నాకు ఈ టీ షర్ట్ అంతగా ఏమి నచ్చలేదు సో దీన్ని నేను రిటర్న్ చేస్తున్నాను నాకు దీని ప్రైస్ అనేది తిరిగి రావాలని కోరుకుంటున్నాను